మొట్టమొదటిసారిగా నేను ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిన సందర్భం ఏంటి అంటే నేను ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత ఇంజనీరింగ్లో జాయిన్ అవుదాం అని అనుకున్నాను అప్పుడు ఇంజనీరింగ్లో నాకు మెకానికల్ ఇంజనీరింగ్లో సీటు వచ్చింది అప్ప అప్పటికి ఉన్న పరిస్థితుల్లోనూ అమ్మాయిలకి మెకానికల్ ఇంజనీరింగ్ అనేది సరికాదు అని మా చుట్టాలు మరియు మా ఫ్రెండ్స్ కూడా చాలామంది చెప్పుకొని వచ్చారు కానీ నాకు ఆ టైమ్లో మెకానికల్ ఇంజనీర్ మీద ఉన్న ఇంట్రెస్ట్ మరియు ఆసక్తితోటే నేను దాంట్లో జాయిన్ అవుదాము అని అనుకున్నాను అనుకోని నిర్ణయించుకున్నాను అలాగే ఆ నిర్ణయాన్ని నేను ఒకదాన్నే ఆమోదం పొందడానికి నాకున్న శక్తి సరిపోలేకపోయింది దానికోసమని నేను మా నాన్నగారితో ఈ విషయాన్ని చర్చించాను ఫైనల్గా ఆయన నాకు నచ్చిందే చేయమన్నారు అందుకని నేను ఆ మెకానికల్ ఇంజనీరింగ్లోనే బీటెక్ కంప్లీట్ చేశాను